అవును తెలంగాణలోనే వివిధ ప్రాంతాల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బతకడానికి వస్తున్నారు తెలంగాణలోకి ఓన్లీ తెలుగు కానీ కేవలం తెలుగు వాళ్ళే కాదు చాలామంది ఉన్నారు ఈ మధ్యలో సంస్కృతి వ్యాసాలాలు ఏమిటంటే తెలంగాణలోని చాలా మంది నాన్వెజ్ తింటారు వెజ్ తింటారు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే కొంతమంది నాన్వెజ్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది బ్రాహ్మన్స్ ఉంటారు కొంతమంది కొమిటోళ్ళు ఉంటారు కదా వాళ్ళలాగే ఎవరిష్టం వాళ్లది మనం ఏమనడానికి లేదు వాళ్ళ ఇష్టం నాన్వెజ్ తినే వాళ్ళు నాన్వెజ్ తింటారు వెజ్ తినే వాళ్ళు వెజ్ తింటారు అలాగే చాలా మంది మంచి మంచి వంటకాలు కూడా చేస్తుంటారు తెలంగాణలో తెలంగాణ అంటేనే మంచి వాళ్ళు ఉంటారు అండి చాలా మంది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళ ఊర్లలో పనులు ఉండవు కాబట్టి ఇక్కడ వచ్చి తెలంగాణలో కచ్చితంగా బతుకుతారు ఇక్కడ పనులు ఉంటాయని వాళ్ళ నమ్మకం కాబట్టి ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ బతుకుతారు తింటారు ఉంటారు పోతూ ఉంటారు చాలా మందికి చదువుకున్నారు చదువుకుని కూడా ఉద్యోగాలు చేస్తుంటారు ఆ తెలంగాణలో తెలంగాణ ప్రాముఖ్యత ఏమిటంటే చాలా మంది సంస్కృత సంస్కృతిక చాలా మంది ఇక్కడే ఉంటారండి ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు చాలా మంది తెలుగు హిందీ వాళ్ళు చాలా మరాఠీ కనడా చాలా మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు తెలంగాణ అంటే ఓ తెలుగు వాళ్ళే కాదండి చాలామంది ఉంటారు ఇందుకోసం అంటే వాళ్ళ ఊళ్లలో వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు ఎందుకంటే వాళ్ళ చదువు చదివేది ఇక్కడ చదవరు కాబట్టి అందుకోసమనే తెలంగాణ కొచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు ఇక్కడ వచ్చి కొంతమంది నాన్వెజ్ తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు తినే వాళ్ళు ఏమో తింటుంటారు చేసుకొని తింటుంటారు బయట తెచ్చుకుని తింటుంటారు అవి చాలా ఉన్నాయండి అలాగే వెజ్ తినే వాళ్ళు కూడా బయట తినొచ్చు ఇంట్లో తినొచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఏమిటంటే ఇంట్లో ఇంట్లో చేసుకుంటే మన వంటకం కాబట్టి మంచిగా ఉంటుంది అదే బయట తింటే వాళ్ళ వంటకం కాబట్టి కొంచెం ఎలాగో ఉంటుంది అందుకోసమే ఎప్పుడైనా నాన్వెజ్ వాళ్ళు బయట తింటారు వెజ్ వాళ్ళు ఇంట్లోనే తింటారు వెజ్ వాళ్ళకి నాన్వెజ్ ఎందుకు పడదు అంటే దాన్ని కోసి తింటారని వాళ్ళకి నచ్చదు నాన్వెజ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నాన్వెజ్ తింటారు కాబట్టి అలవాటు అయిపోతుంది వెజ్ వాళ్ళే చాలా మంచోళ్ళు చెడు వాళ్ళ అందులో చెడు ఉంటుంది మంచి ఉంటుంది కొంతమంది నాన్వెజ్ తినే వాళ్ళు కూడా వెజ్ తింటారు వెజ్ తినే వాళ్ళు కూడా నాన్వెజ్ తింటారు అది కూడా ఇంట్లో తినరండి బయట తింటారు తెలంగాణలో బ్రాహ్మిన్స్ కూడా చాలా మంది బ్రాహ్మిన్స్ కాదు కొమిటోళ్ళు కూడా చాలామంది గుడ్డు తింటారు కానీ గుడ్డు నాన్వెజ్ అంటారు కానీ అది వెజ్ అండి అది నాన్వెజ్ కాదు ఏదైనా కాని నాన్వెజ్ వంటకాలు మంచి మంచిగా చేస్తారు ఇక్కడ హైదరాబాదులో అంటే తెలంగాణలో తెలంగాణ అంటే అదే కదండీ అందుకోసమని చాలా హైదరాబాదు ఒకటే కాదు చాలా ఉన్నాయి ప్రాంతాలు ఇంకా తెలంగాణ అంటే చాలా పెద్దది కాబట్టి చాలా మంది తెలంగాణ అంటే అవునా అని అంటారు నాన్వెజ్ తెలంగాణ అంటేనే ఇంకా నాన్వెజ్ అనుకుంటారండి బిర్యానీ దమ్ బిర్యాని ఆ బిర్యాని ఈ బిర్యానీ నాన్వెజ్ తినే వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉంటారు అలాగే పండుగలో కూడా చాలా మంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు ఎందుకంటే ఇప్పుడు హిందీ వాళ్ళు చేసుకోరు మరాటి వాళ్ళు వాళ్ళ పండగలో వాళ్ళు చేసుకుంటారు కానీ తెలంగాణలో అందరూ మాత్రం నివసిస్తుంటారు వంటకాలు అంటున్నారు వివిధ విశ్వాసాలు కూడా ఉంటాయి విశ్వాసం లేని మనిషి ఎవరు ఉండరు అండి తెలంగాణలో తెలంగాణ చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళే ముందు ఉంటారు డబ్ అది డబ్బు విషయమైనా కానీ ఏ విషయమైనా కానీ చాలా మంది ఉంటారండీ అలా చేసే వాళ్ళు తెలంగాణలోని వివి వివిధ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు కాబట్టి మనకి కూడా ఒకటి దారి దొరుకుతుందని చాలా మంది ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు అండి తెలంగాణ ప్రాముఖ్యత అందులో పండగలు కూడా చాలా మంది చేసుకుంటారు ఉగాది సంక్రాంతి బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మ చాలా మంచిగా చేసుకుంటారు అంటే దసరా లాంటిది అంటే దుర్గామాతను కూర్చోబెట్టి ఉంటారు కదా అలానే చాలా మంది దసరాని మంచిగా చేసుకుంటారు ఉగాది పెద్ద పండుగ అదంటే కొత్త సంవత్సరం అని అనుకుంటారండి చాలామంది న్యూ ఇయర్ అనుకుంటారు కానీ మనకు న్యూ ఇయర్ కాదు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండగ రోజు చేసుకుంటామండి అదికి దీనికి తేడా తే చాలా మందికి తెలంగాణలో తెలవదు కానీ తెలంగాణలో చేసుకునేది మాత్రం న్యూ ఇయర్ అండి జనవరి ఫస్ట్ రోజు చేసుకుంటారు అట్లనే నాన్వెజ్ బాగా తింటారు తెలంగాణ వాళ్ళు వంటకాలు పద్ధ పద్ధతులు చాలా బాగుంటాయి పద్ధతి ఎలాంటి పద్ధతి అంటే మంచిగా మంచిగా అందరికీ గౌరవివ్వడం కాని గౌరవం తీసుకోవడం కాని అలా ఉంటుందండి తెలంగాణలో వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చినప్పుడు మంచి మంచిగా ఉంటారు వాళ్ళు కూడా ఎలాంటి ఇవి కూడా గొడవలు పెట్టుకోరు విశ్వాసంగా ఉంటారు ఒక్కసారి నమ్మినామంటే వాళ్ళు మనకి ప్రాణమిచ్చేలాగా ఉంటారు అండి వాళ్ళు నాన్వెజ్ వాళ్ళు అయినా కాని వెజ్ వాళ్ళు అయినా అలా నాన్వెజ్ వెజ్ అలానే తేడా ఏమి ఉండదు అక్కడ ఓన్లీ వెజ్ వాళ్ళే నాన్ నాన్వెజ్ సహాయం చేశారు వెజ్ వాళ్ళు సహాయం చేయరు అని ఎప్పుడూ అనుకోవద్దు బ్రాహ్మిన్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు గుళ్ళల్లో పూజలు చేసి ఉంటారు కదండీ సో అందుకని చాలా మంచి వాళ్ళు ఉంటారు అండి వాళ్ళు వ్యక్తేకంగా మాట్లాడరు క్కువ ఎక్కువ అత్యాశ పడరు మంచిగుంటుంది